నేను చేసిన వంటకాలల్లో అందరికీ బాగా నచ్చేది బిర్యాని నేను బాగా బిర్యాని చేస్తానండి మా వారు మా తమ్ముడు మా అత్తయ్య గారు వాళ్ళందరూ అంటుంటారు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నాకూ వాళ్లకు మా మా మమ్మీ అడుగుతూ ఉంటుందీ ఒకసారి బిర్యాని ఎలా చేస్తావో చెప్పొచ్చు కదా నేర్చుకుంటాను అని నేను ఖచ్చితంగా నేను మా అమ్మకు నేర్పిస్తాను నేర్పించాను కూడా ఎలా చెయ్యాలి ఏంటి అని ఇంకా అలాగే మా తమ్ముడు కూడా మా తమ్ముడికి వంటలంటే బాగా ఇష్టం వాడు కూడా అక్కా అక్కా బిర్యానీ ఎలా చేస్తావో చెప్పు శాంతక్క అని మాట్లాడటం కూడా నేను విన్నాను నేను వాడికి కూడా నేర్పిస్తాను అందరికి నేర్పిస్తాను నేన్ చేసిన బిర్యానీ కోసం వాళ్ళు బాగా ఫేవరెట్ అనమాట ఎప్పుడు హాలిడేస్ కొచ్చినా కూడా నాకది చేసిపెట్టు నాకది చేసిపెట్టు అంటూ ఉంటారు మా వారు కూడా ఎవరీ సండే అదే చేయమంటారు మేము అదే చేస్తాము అదే చేసుకోని తింటాము